విద్యార్థులు పట్నాలోని స్కూళ్ళకు వెళ్ళడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి టైంకి బస్సులు ఉండాలి ఒకవేళ బస్సులున్నా కానీ దాంట్లో అందరూ ఫులైపోతే కనుక మళ్ళీ నే తర్వాత బస్సు కోసం ఎదురుచూడాలి అది కాకపోయినా వర్షాలు వచ్చినప్పుడు ఇలాగేదైనా ఇదైనప్పుడు వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కానీ మంచి విద్య కావాలి అనుకుంటే కష్టపడాలి కష్టపడితే కనుక సవాళ్ళని ఎదుర్కొంటే మంచి విద్యని పొందవచ్చు కష్టమైనా కానీ పొందడానికి వీలవుతుంది